ఈ పి ఎఫ్ ఓ విత్డ్రా చేయడానికి ఎలా చేయాలో నాకు ఖచ్చితంగా తెలియదు ఈ పి ఎఫ్ ఓ పోర్టల్ను యూ ఏ ఎన్ నంబర్ ముందుగా యాక్టివ్ చేసి దాని పాస్వర్డ్తో యూ ఏ ఎన్ నెంబర్ని యాక్టివ్ చేయాలి తర్వాత ఆధార్ లేదా పాన్ వంటి పాన్ కార్డ్ వంటి నంబర్లతో వెరిఫికేషన్ పద్ధతిని ఎంచుకోవాలి దానికి యాక్టివేషన్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం ఈ ఈ పి ఎఫ్ ఓకి సంబంధించిన వివరాలను పూర్తి చేయాలి